మొక్కలు పెంచడానికి మేము ఎక్కువ వాడేది వచ్చి మోస్ట్లీ మా సైడ్ క్లైమేట్కి వచ్చి ఎలాగంటే ఎర్రమట్టుంటే బాగా వస్తుంది అనమాట ఎర్రమట్టిలో రోజా పూలు రోజా పూలు చెట్లు బాగా పెరుగుతాయి తర్వాత వచ్చేసి టమాటోలు చెట్లు కూడా ఎర్రమ్మట్లోనే బాగా పెరుగుతుంది అనమాట ఎరువులు ఎరువులు ఏమేం వాడతామంటే కెమికల్ ఏమి తెచ్చి వాడం మోస్ట్లీ ఎక్కువ అమ్మగారు ఏం చేస్తారంటే ఇప్పుడు రోజా పువ్వు చెట్లు బాగా రావాలంటే కోడుగుడ్డుది తోలు ఉంటుంది కదా అదే కోడి గుడ్డు పైన అది ఆ షెల్ దాని వేస్తే బాగా పెరుగుతుందని చెప్తుంది అమ్మ అవన్నీ కోడి కోడిగుడ్లు ఉడకపెట్టినప్పుడు పైన పొట్టు అంతా తీసుకొచ్చి వేస్తాము రోజా పూలు బాగా వస్తాయని చెప్పేసి తర్వాత వచ్చేసి టీ టీ వడగట్టేసి ఆ టీ పొడి తీసుకొచ్చి వేస్తే కూడా అది కూడా ఒక ఎరువులాగా పనిచేస్తుంది అని చెబుతుంది అమ్మ తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు అరటిపండు పండ్లు పండ్లు తోలు తర్వాత వచ్చేసి కాయగూరలు కోసినప్పుడు తోలు అవన్నీ ఉంటాయి కదా కుళ్ళిపోయిన టమాటోలు ఇవన్నీ మేము కొద్దిరోజులకి నిలువు ఉంచుతాం అనమాట పడేయము వాటిని అన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు ఒక చెత్త డబ్బా ఉంటాది కదా కింద పైన చుట్టూ బొక్కలు పెట్టేసి దాంట్లో కింద ఒక అట్టలాగా పెట్టేసి దాంట్లో ఇవన్నీ ఒక ఐదు రోజులకి ఐదు రోజులకి ఎన్ని వస్తాయో తోలు అవన్నీ కాయగూరల తోలు పళ్ళతోళ్ళు ఇవన్నీ వేసి బాగా కొద్ది కొద్ది రోజులు వదిలితే అది ఇదిలాగా ఎరువు లాగా ఫామ్ అవుతుంది అనమాట దాన్ని మొక్కలకి వాడుకుంటాం మొక్కలకు వేసి చెట్లు ఏమేం మేము కాయగూరలకు చెట్లు కొన్ని వేస్తాము వంకాయి తర్వాత వచ్చేసి పచ్చిమిరపకాయలు టమాటాలు తర్వాత వచ్చి ఇదే పుదీనా చెట్టు వీటికి అన్నిటికి ఎరువులుగా వాడుకునే దానికి అలాగే చేస్తాం అనమాట ఐదు రోజులు ఒక వారం తీసి పెడితే ఎరువు బాగా ఫామ్ అయిపోతుంది దాన్ని వాడుకుంటాం అనమాట మొక్కలకి ముఖ్యంగా ఉండాల్సింది మా ఏరియా సైడ్ మా క్లైమేట్కి మేము వాడే నీళ్లకు వచ్చేసి ఎర్రమట్టి బావు ఎర్రమట్టి వాడతాము బంకమట్టిలో వచ్చేసి బంకమట్టి ఉంటుంది కదా ఆ మట్టి దేనికంటే కాయగూరలు రెండు రకాలుగా బాగా బాగా పనికొస్తుంది అనమాట క్యారెట్కి తర్వాత వచ్చేసి ఉలగడ్డకి బంకమట్టి వాడతాము ఎర్ర మట్టి మాత్రం మొక్కలకంత ఎర్రమట్టే వాడతాము ఎరువుకి వచ్చి ఇలాగా చేస్తాం అనమాట ఈ పండ్లు తోలు కాయగూరల తోలు అంతా వేసి డీకంపోస్ చేసి ఒక వారానికి దాన్ని తీసి మొలకలు మొక్కలు దగ్గర ఆడంతా చల్లితే బాగా ఎరువుగా పనిచేస్తుంది అన్నమాట